భారతదేశంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వినోదంగా ఉంటుంది భారతదేశంలో వాతావరణం అంగుళం అంగుళంగా మారుతుంటుంది ఈ వాతావరం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వరకు విభిన్నమైనది ఉత్తరం దక్షిణం పశ్చిమం మరియు పూర్వం ఇది ఒక పరిచయం కానుక కనుక మన జీవనాన్ని ప్రభావితం చేయడంలో ఈ వాతావరణం అంగంగా ఉంటుంది రోజువారి నమ్మకంను అర్థం చేసే వృద్ధులు మోసాలు చల్లారికి పరిశోధన చేయడం వంటి కార్యాలు ఉన్నాయి ఇందులో పరిశ్రామిక చేసే మార్గాలు మరియు ప్రచురించిన సామాజిక కార్యాలు ఉన్నాయి ఇంకా కృషి పద్ధతులు మరియు నీటి ఉపయోగంలో మారుతాయి వాతావరణం మరియు మారిన కారణాలు సాధారణంగా జనాలకి అర్థం కావడం కష్టం జీవన నానా ఆయామాలకు సంబంధానం అందిస్తుంది ఇలాంటి మూడున్న కాలంలో ప్రతిభాతో మధుర భాషతో ప్రతి ప్రాంతంలో ఉన్న సాంస్కృతిక వైద్యాన్ని ప్రకటించే చేష్టలు ఉంటాయి ఇలా భారత దేశంలో వాతావరణం అంగుళం అంగుళంకి మారుతుంటుంది పశ్చిమాన నార్త్ సైడ్ పోతే మంచు కురవడం సౌత్ సైడ్ పోతే ఎండ పెరగడం వాన పెరగడం ఈస్ట్ సైడ్ పోతే వాన పెరగడం లెఫ్ట్ సైడ్ పోతే ఎడారి ఉండడం భారత దేశంలో వాతావరణ విభిన్న విభిన్నంగా ఉంది భారతదేశం చాలా డైవర్స్ కంట్రీ వాతావరణం చానా ఎక్కువగా మారుతుంటుంది ప్రతి పరిస్థితి పరిస్థితి బట్టి మారుతుంటుంది క్లైమేట్స్ను మారుతుంటుంది ప్రాంతం ప్రాంతానికి మారుతుంటుంది